అవునండి అవును సార్ ఓకే థ్యాంక్ యు సార్ థ్యాంక్ యు సార్ ఓకే సార్ అహా లేదు సార్ మేము మసాలాలన్ని ఎంతవరుకు అవసరమో అంత వరుకే వాడాతం కానీ ఎక్కువగా వాడం సార్ ఎందుకంటే హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి కాబట్టి మేమొక మోతదు వరకే వాడాతం సార్ అది కూడా అది కూడా క్వాలిటీకి సంబంధించిందే వాడాతం సార్ ఏవి పడితే అవి వాడం లేదు సార్ మేము ఎటువంటి ఫ్రిజ్లో పెట్టింది వాడాము అప్పటికప్పుడు ఫ్రిష్గా తెప్పించి వాడాతం తప్పితే మేము డబ్బులు కోసం అలా చేయం సార్ అవన్నీ మసాలా దినుసులు కానివ్వండి సాస్ ఇలాంటివన్నీ తగిన మోతాదులోనే స్వచ్ఛమైనవి వాడాతం కానీ కల్తీవి కానీ ఇలా రంగులు కలిపినా పదార్థాలు కాని మేము ఎటువంటి పరిస్థితిలో వాడము సార్ ఎందుకంటే మాకు మా కస్టమర్ల ఆరోగ్యమే ముఖ్యం డబ్బు ముఖ్యం కాదు అందుకనే మేము క్వాలిటీగా అంతేకాకుండా మా హోటల్ కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తుంటాం అందుకే మీరు మీకు చాలా బాగా నచ్చి ఉంటుంది అందుకే మీరు నాకు రివ్యూ ఇవ్వడానికి ఫోన్ చేశారు ఏంటి సార్ అది లే లేదు సార్ లేదు సార్ మేము ఫర్స్ట్ క్వాలిటీయే వాడతాం సార్ ఎప్పుడైనసరే రుచి మిరే చూసారు కాబట్టి మీకే తెలుసుంటుంది చాలా మంచి క్వాలిటీయే వాడతాం సార్ మేము సెకెండ్ క్వాలిటీ ఏమి వాడాం మేము తక్కువ లాభం మాత్రమే పొందుతాం కానీ అత్యాశకు పోయి ఎక్కువ డబ్బులు వచ్చేటట్లుగా సెకెండ్ క్వాలిటీ ఫుడ్ని వాడటం కానివ్వండి నాణ్యత లేని వాటిని వాడి ప్రజల ఆరోగ్యాలతో చలగాటం అయితే ఆడం సార్ మేము మాకు కావాల్సింది మీ ఆనదం మీ ఆరోగ్యం దానితో పాటు మాకు కొంత లాభం వస్తే చాలు కానివ్వండి డబ్బు కోసం ఎలాంటి కక్కుర్తి పడం సార్ ఖచ్చితంగా చేస్తాం సార్ మీరు వచ్చి ఆర్డర్ ఇచ్చిన వెంటనే అక్కడికక్కడే చేసిస్తాం లేదు మీకు ఒకవేళ పార్సీల్ కావలన్నా కానీ మీరు ముందుగా ఫోన్ చేసి మాకు చెప్తే మేము చేసిస్తాం సార్ అహ లేదు సార్ అవ్వదు సార్ మేము నష్టం అయితే రాదు లాభం కుడా కొంత వస్తుంది కాబట్టి అది మాకు సరిపోతుంది సార్ థ్యాంక్ యు సో మచ్ సార్ ఎందుకంటే మీరే నాకు ఫోన్ చేసి చెప్పారు కాబట్టి మా ఫుడ్ ఎలా ఉందో అది మీకే ఇప్పటికే అర్థం అవి ఉంటుంది మా ఫుడ్ క్వాలిటీగా ఉంది కాబట్టే మీ అంతటికి మీరే ఫోన్ చేసి మాకు రివ్యూ ఇవ్వడానికి ఫోన్ చేశారు దాన్ని బట్టే మా క్వాలిటీకాని రుచి కాని మా హోటల్ నీటెన్స్ నీట్నెస్ కాని మీకు తెలిసే ఉంటుంది దీనితో పాటు మీకు నచ్చినట్లైతే మీతోపాటు మీ స్నేహితులు కానివ్వండి ఎవరికైనా సరే ఆర్డర్ ఖచ్చితంగా చేసిస్తాం సార్ అదే క్వాలిటీతో అదే నాణ్యతతో అదే రుచి తో చేసిస్తాం థ్యాంక్ యు సో మచ్ సార్ రేటింగ్ ఇచ్చినందుకు ఇంకా ఏవన్నా చెప్పదల్చుకున్నరా థ్యాంక్ యు సో మచ్ సార్ వెల్కమ్ సార్